ఆంధ్రప్రదేశ్ భౌగోళికత దాని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందే పరిశ్రమలను ఎలా ప్రభావితం చేస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళికత దాని ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే పరిశ్రమలు వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ప్రభావితం చేస్తుంది ఈ పరిశ్రమలు సమాజంలో ఆధునిక యంత్రాలు సాఫ్ట్ వేర్ ప్రయుక్తికాలు ఆదాయ స్థాయులపై పెద్ద ప్రభావాలు మరియు అన్యసు విధాలు ఆధునీకరించడంలో సహాయకంగా ఉంటాయి సాధారణ పరిస్రించె శుద్ధి కర్మగారం శుద్ధి కర్మాగారాలు స్వచ్ఛమైన పర్యావరణంలో ఉత్పాదన చేస్తుంటే ఆదాయాన్ని అధికముగా చేయడం వల్ల ఆదాయ వృద్ధి సాధించుతుంది ఆదాయ స్థాయిలపై పెద్ద ప్రభావాలు మరియు ఆదాయ వృద్ధి ఆదాయ స్థాయిలో పెద్ద ప్రభావాలు చేయడం ఆదాయాన్ని ఆధునికరిస్తాయి ఆదాయవృద్ది వల్ల ఆదాయాన్ని పెంచడం మరియు సమాజంలో ఆధునిక సేవలను అందించడం చేస్తుంది వాతావరణం వాతావరణ సురక్షితంగా ఉంటే వాని ఆధునికరణలో సహాయకంగా ఉంటుంది ప్రదేశంలో సూపర్ మార్కెట్లు పరివార విద్య హోటల్లు మరియు ఇతర ఉద్యోగ అవకాశాలు పెరగడంలో వాతావరణ ముఖ్య భూమిక పడుతుంది ఆంధ్రప్రదేశ్ భౌగోళికత దాని ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే పరిశ్రమల్లో వ్యక్తిగతంగా ఉంటున్నాయి